నాకు ప్రస్తుతంగా ఆసక్తికరంగా అనిపించిన విషయం ఏమిటంటే మనం ఈ మధ్యనే వినాయకచవితి జరుపుకున్నాము అందరు వినాయకచవితికి ఎక్కడ చూసిన సరే అందరు ఇష్టపడుతున్నారు మమ్మల్ని వినాయకుడు బొమ్మల్ని అవి అందరు కలర్ఫుల్ కలర్ఫుల్ బొమ్మల్ని కలర్ కలర్గా ఉన్నవి తీస్కొని వస్తున్నారు కాని వాటిలో చా ప్లాస్టిక్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అవన్ని మిక్స్ చేసి చాలా ఉంటున్నాయి అవి అందరు అవిపెద్దగా ఉండాలి అని చెప్పి కొనుకుంటున్నారు కాని వాటివల్ల ఎంత మనకి డామేజ్ అవుతుంది అనేది చూసుకోవట్లేదు ఇబ్బంది అవుతుంది అనేది ఇప్పుడు మన వాటినే తీసుకోని వెళ్ళి నదిలో వాటిలో అలా వేస్తూ ఉంటాము అవి అలా వేసినపుడు కలుషితమయ్యి చాపలు పక్షులు చాపలు అవన్నీ కలుషితమయిపోతాయి ఇంక అలాగే ఆ చాపల్ని వాటిని తింటాయి కథ పక్షులు అవి కూడా ఇంక చాలా కలుషితమవుతాయి దాని వలన చాలా ఆరోగ్యాలు ఇదవుతాయి పక్షుల ఆరోగ్యాలు చాపల ఆరోగ్యాలు అన్ని పడయిపోతూఉంటాయి అలా కెమికల్స్ వాటర్ మళ్ళీ మనుషులు తాగిన సరే వాళ్ళు కూడా ఇదవుతా ఉంటారు అందుకని చెప్పి అందరం చక్కగా మట్టి బొమ్మల్నే ప్రతిష్టించి వాటినే చక్కగా పూజ చేసి మట్టి వల్ల వాటినే నిమ్మజనం చేస్తే ఎటువంటి హాని ఉండదు వాటికి చాపలకి వాటికి మట్టి మట్టి అనేది కలిసిపోతుంది నదుల్లో చెరువుల్లో ఎక్కడ నిమ్మజనం చేస్తే అక్కడ సో అందుకు అని అందరు మట్టి విగ్రహాలని పెడితే బాగుంటుంది అది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది మా చిన్నపుడైతే అందరు మట్టి విగ్రహాలు మట్టి బొమ్మలే ఎంత ఎత్తయిన సరే మట్టితోనే తయారు చేసేవాళ్ళు ఇప్పుడందరూ ఆ మట్టివి బరువుంటాయి అది ఇది అని చెప్పి అసలు పెట్టనే పెట్టట్లేదు కాని మట్టితో పెట్టిన విగ్రహాలే చాలా మంచిది కొంచెం ఆలోచించండి అది నాకు బాగా ఆసక్తికరంగా అనిపిస్తుంది నేటి రోజుల్లో